హలో హలో బాబు నువ్వు ఇలా వచ్చేటప్పుడు తోవ మీదా ఏం చూసుకోకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉంటే ఎలా బాబు అర్జెంట్ పని ఉంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి నీకు నీకు అసలు నీకు హెల్మెట్ ఉందా బాబు నీకేమైనా తెలుస్తోందా గట్ల నువ్వు ఎలావస్తున్నావో ఇప్పుడు నువ్వు ఒకళని గుద్దుతావు నువ్వే చచ్చిపోయే టైంలో ఉంటావు హెల్మెట్ లేదుకదా చచ్చిపోతున్నావ అనుకో పక్కనున్న హెల్మెట్ అయితే నిన్ను కాపాడదు కదా అది అర్ధం చేసుకోరా మళ్ళా నువ్వు వన్ వేలో వస్తున్నావు వన్ వే సింగిల్ రోడ్లో హెల్మెట్ లేదు రాంగ్ రూట్లో వస్తున్నావు నువ్వు వేరేవాళ్ళ పరిస్థితి ఏంటయ్యా బబు నువ్వు వస్తే ఇలా నీకు అసలు నీకు లైసెన్సే లేదు నేను చెప్తున్నాను కదా నేను చూసాను అసలు నీదగ్గర లైసెన్స్ లేదు పాస్బుక్ లేదు దానికి ఇన్షూరెన్స్ లేదు ఆ బండి ఎన్నడో జరిమానా కట్టుకొస్తునవ్ దాన్ని ఓ సైడ్ పక్క పోతున్నావ్ నీ ఏంటో ఏముందో కదా నీకు నీకేమైనా అయితే నీకేం లేదు వేరేవాళ్ళకి అయితే చూసావ్ వాళ్ళకి బాధ అవుతుంది మీకు అర్ధమౌతోందా నేను చెప్పేది నీకు ఏమర్థం పెట్న్నా మీకు ఏ తెలుసుకో లేదు మే మేమెంటి బాధలు పడుతున్నాం నీవల్ల మేము ఎందుకు పెడుతున్నాం ఇవన్నీ ఈ హెల్మెట్ లేకపోతే నీకిచ్చేలాట్లు కట్టడాలు ఇవన్నీ మేము ఎందుకు పెడుతున్నాంమ్మ మాకు పైసలు లేకనా మీలాంటివాళ్ళు మంచిగా పోవాలి మంచిగా రావాలనేగా మరి మరి నువ్వు హెల్మెట్ లేకుండా సైడ్కి పెట్టుంచి ఏంటి నికిఅసేంటి హెల్మెట్ లేదు లైసెంన్స్ లేదు ఏనాడో జమానా బండి పట్టుకొచ్చినావు దానికి అది అటు పోయేది తెలియదు అది ఆగేది తెలియదు గంత మరకు తెల్సేది లేదు దానికి బ్రేకులేనా ఉన్నాయా బాబు జ నీకు జరిమానా వెయ్యాలంటే ఒక ఐదారు వేలు పడుతుంది కడతావా మరి నువ్వు నీకు ఆల్రెడీ చలాన్లు ఉన్నాయి చలాన్లు ఐదు వేలు ఉన్నాయ్ మళ్ళీ కట్టక కట్టక ఆవుతేనే మేము ఫోన్ చేయాల్సి వస్తుంది లేదంటే మేమెందుకు చేస్తాము ఆ ఫోను నువ్వు రేపు వచ్చి మా ఆఫీస్ దగ్గర ఒకసారు కలియు సరే సరే